డ్రాయింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అన్నిటికన్నా ముందు మనం పెన్సిల్ షార్ప్నర్స్ అన్నది చెక్ చేసుకోవాలి అండ్ దానికి ఏమేమి మనకి ఉపయోగపడుతున్నాయో అలాంటివన్నీ పక్కన పెట్టుకోవాలి పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ పేపర్స్ స్కేల్స్ కలర్స్ అన్నింటిని మనము చేసే డ్రాయింగ్ని అది ఎంత బాగా రావాలంటే దానికి కారణమైనది పెన్సిల్ మనము దేనితో చేసిన పర్లేదు చెయ్యాలి అనుకున్నప్పుడు దానితో శ్రద్దగా దాని ఒక ఆసక్తిగా ఒక మంచిగా ఒక ప్లేస్లో డిస్ట్రబెన్స్ లేకుండా కూర్చొని దాన్ని పైన ఫోకస్ చెయ్యాలి ఆ పెన్సిల్తో లైట్గా మనం డ్రా చేసిన తర్వాత దాని యొక్క రూపం పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి దాని తరువాత మనము ఆ పెన్సిల్ పైన డార్క్నెస్గా మళ్ళీ డ్రా చేసుకోవచ్చు అందరు మొదట్లో చేసేదేంటంటే ముందుగానే డార్క్గా డ్రా చేస్తారు అలాంటి అప్పుడు మనం రబ్ చేసినా కూడా దాని మార్క్స్ అనేవి ఉండిపోతాయి అందుకని ఫస్ట్ లైట్గా డ్రా చేయాలి తర్వాత దాన్ని మనము దిద్దుకోవచ్చు